లతశ్రీ గారు మీ గురించి చెప్పండి నేను చిన్నతనము నుండి స్కూలుకి వెళ్లేటప్పుడు ఫ్రెండ్స్తో జాలీగా వెళ్ళేదాన్ని సెలవు ఎప్పుడెప్పుడు రాబోతుందో అని కాసుకొని ఉండేదాన్ని సండే ఎప్పుడు వస్తుందో అని చూసేదాన్ని అంటే సోమవారం నుంచి శనివారం వరకు స్కూల్కి వెళ్ళాలా ఆదివారం జాలీగా ఆటలాడుకోవాల అట్లా నేను రోజులు చూసేదాన్ని అంటే నాకు స్కూలుకి వెళ్లాలన్న ఇష్టమే కానీ ఆటలాడుకోవాలంటే అంతకన్నా పెద్ద ఇష్టము నాకు అలా ఆటలాడుకునే దాన్ని నా ఫ్రెండ్సు చాలా మంది అంటారు ఎందుకంటే ఫ్రెండ్స్తోనే నేను చాలా రోజులు గడిపే దాన్ని ఎక్కడికి వెళ్లాలన్న ఫ్రెండ్స్ లేకుండా నేను వెళ్ళను ఆ విధంగా స్కూలు ఒక ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరుకే

కాలేజీలో క్లాసులు అటెండ్ చేసిన తర్వాత ఆ బస్సులో వచ్చే ఆ యొక్క ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వచ్చేవాళ్ళము చాలా ఇంట్రెస్ట్గా ఉండేది నా లైఫు నాకు చాలా ఇష్టము ఆ తర్వాత నాకు పెళ్లయింది పెళ్లయిన తర్వాత

వాళ్ళు వెళ్ళిపోతారు ఆ విధంగా చేసేవాళ్ళము ఇలా చేస్తూ ఉంటే చాలా సంతోషపడేదాన్ని నేను ఇంకా నేను చెప్పాలనుకుంటే మా తల్లిదండ్రులకూడా నేను చాలా మా తల్లిదండ్రులతో నేను గడపలేదు ఎందుకంటే నేను మూడో తరగతిలోనే హాస్టల్కి వెళ్ళిపోయా హాస్టల్లో ఆ హాస్టల్లో జాలి అంతా ఇంతా కాదు హాస్టల్లో కూడా నేను నేను ఎలా వేసి వెళ్ళేదాన్ని అంటే హాస్టల్లో మూడో తరగతిలోనే హాస్టల్లో చేరిపోయా హాస్టల్ నుంచి స్కూల్కి నడిచి వెళ్లాల నడిచి వెళ్లేటప్పుడు నేను బస్సులో ఆటోలో అంతా వెళ్ళను అలా నడుస్తూ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ స్కూల్లో చేరిపోయే దాన్ని స్కూల్లో స్కూలుకు వెళ్లిన తర్వాత టీచర్స్ కూడా నన్ను చాలా అభినందించే వాళ్ళు ఎందుకంటే నా ప్రవర్తన మంచిగా ఉంటుంది నా ప్రవర్తన మంచిగా ఉంటుంది కాబట్టి నా టీచర్స్ కూడా నాకు సహకరించేవాళ్ళు ఆ విధంగా నా నేను నా చదువులో ముందడుగు వేసేదానికి అవకాశం ఉండింది ఆ విధంగా నేను చదువుకుంటూ ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా బాగా చదివే వాళ్లే నేను మొద్దులతో అంతా ఫ్రెండ్సు చేయను బాగా చదివే పిల్లకాయలు చదివే ఫ్రెండ్స్తోనే నేను వెళ్ళేదాన్ని వాళ్లతో స్నేహం చేసేదాన్ని ఆ విధంగా ఉన్నప్పుడు ఆ కొంచెము అంటే ఆ కొంచెం రోజు కొన్ని రోజుల్లోనే నా ఫ్రెండ్స్లు నేను కూడా చాలా ఎంజాయ్ చేసామండి చేసిన తరవాత మేము సండే టైంలో

అలా నచ్చ చెప్పి నాకు ఎంత కావాలా అనేసి డబ్బిచ్చేవాళ్ళు డబ్బుని తీసుకుని దాచిపెట్టుకుందును పిండి వంటలంతా తీసి బ్యాగులో పెట్టుకుందును ఉదయాన్నేలేచి స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెము బాక్స్లో పెట్టుకొని ఎత్తుకొని వెళ్లి తింటూ నడిచి పోయేది

భర్తే అండి నాకు దొరికింది కూడా పిల్లలు కూడా మంచి పిల్లలు దేవుడిచ్చాడు మా పిల్లలు భవిష్యత్తు బాగానే ఉంది మేము బాగున్నాము ఇప్పట్లో అయితే ఎలా చెప్పాలి అనే అర్థం కాలేదు చదువంటేనే ఏడుస్తా ఉంటారు పిల్లలు అప్పట్లో అయితే మేము నేను సెవెంత్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను అదే మాకు గొప్ప అండి సెవెంత్ ఫస్ట్ వచ్చానంటే అప్పట్లో భలే గొప్ప మా టీచర్స్ అంతా వెరీ గుడ్ వెరీ గుడ్ అని షెకేండ్స్ ఇచ్చేవారు అంత లోపల ఎయితూ నైన్తూ టెంతూ ఇలా ఇలా స్టెప్ స్టెప్స్గా చదువుకోవడము చాలా అదృష్టవంతమండి ఇప్పట్లో ఇ ఇప్పట్లో ఒకటో తరగతి ఆస్ కాలంలో వచ్చి ప్లస్ టు లాగండి ప్లస్ టు లాగా ఆ చదువు వేరు ఈ చదువు వేరు ఇప్పటిలో ఉండే చదువు వేరు అప్పట్లో ఉండే చదువు వేరు ఆ చదువే నన్ను ఇంతవరకు నన్ను నడిపిస్తూ ఉందండి చాలా బాగా హ్యాపీగా నేను చదివాను హ్యాపీగా పేరెంట్స్తో ఉన్నాను హ్యాపీగా ఫ్రెండ్స్తో గడిపాను హ్యాపీగా టీచర్స్తో గడిపాను ఇప్పుడు హ్యాపీగా భర్తతో గడుపుతున్నాను బిడ్డలతో గడుపుతున్నానండి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇంతవరకు నాకు ఏ కోదువనేది లేదండి ఇకమీదట మరి ఎలా ఉంటానో నాకైతే అర్థం లేదు తెలీదు కానీ ఇంతవరకు నన్ను దేవుడు బాగా ఉంచుకొని ఉన్నాడు నాకు సమాజం కూడా బాగా సహకరిస్తూ ఉంది నేను బాగా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను చదువు విషయంలో కూడా కుటుంబ పరంగా కూడా సమాజంలో కూడా హ్యాపీగా ఉంటున్నానండి చాలా బాగుంది ఈ లైఫ్ ది ఈ లైఫ్ని బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా బాగానే ఉంది